అయ్యా చందనా బ్రదర్స్లో మేము ఒక బెడ్ షీట్ తీసుకున్నాము చాలా బాగుంది కాటన్ బెడ్ షీట్ దానిమీద డిజైన్స్ కూడా బాగున్నాయి చాలా అందంగా కూడా ఉంది చాలా మెత్తగా ఉంది కాటన్ బెడ్ షీట్ అయినా సరే చూడటానికి చాలా ఉలెన్ బెడ్ షీట్ మాదిరిగానే ఉంది కాకపోతే అది కాటన్ చాలా బాగుంది బెడ్ షీట్ అన్నది చాలా నునుపుగా మెత్తగా కూడా ఉంది దాన్ని మనం ఎక్కువగా లైక్ చేశాము చాలా ధన్యవాదాలు